నేను పాఠశాలలో కళాశాలలో చదివే సమయంలో మా మాత్రుభాషలో పుస్తకాలు కాకుండా వేరే భాషలో అనగా హిందీ భాషలో ఉన్న పుస్తకాన్ని చదివాను అప్పట్లో నేను ఆ హిందీ భాషలో ఉన్న పుస్తకాల్ని చదవడానికి కొంచెం ఇబ్బంది పడేదాన్ని అయితే కొంతవరకు నాకు ఆ భాష అర్థమయ్యేది తరగతి గదిలో ఉపాధ్యాయులు ఉన్న నా స్నేహితులను ఆ పుస్తకాన్ని వారి ముందు చదవమనేవారు అనువాదన ప్రక్రిర ప్రక్రియ ఎంతో క్రమబద్ధంగా జరపాలి లేనిచో పదాల అర్దం మారిపోతుంది అందుచేత అనువాదం చేయటం ఒక పెద్ద భాద్యత ఆ పనిని ఎంతో శ్రద్ధతో చెయ్యాలి మాత్రుభాషలో రాయబడిన కొన్ని పుస్తకాలు ఏమిటి అనగా బైబిల్ రామాయణం మహాభారతం వంటి పుస్తకాలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు చదవాలి